నమస్కారమండి మేము ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చామండి ఆంధ్రప్రదేశ్లో ఏమేం ప్రదేశాలు చూడటానికి ఉన్నాయండి

అయి సరే

సరే అండి ఈ ప్రదేశాలు అం

ఈ ప్రదేశాలు అన్నీ చూడటానికి ఎన్ని రోజులు పడుతుంది అండి

సరే అండి మేము సముద్రాలు చూద్దామని అనుకుంటున్నామండి మీరు ఇప్పుడు మూడు ప్రదేశాలు చెప్పారు కదండి మచిలీపట్నం కాకినాడ అండ్ విశాఖపట్నం అని మూడు మూడు చెప్పారు కదండి మేము మూడు ప్లేసులకి వెళదామని అనుకుంటున్నామండి మాకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రయాణించడానికి ఏమయినా సదుపాయం ఉందా

సరే అండి మేము మొదట మే మొదట సముద్రాలు చూద్దామని అనుకుంటున్నామండి ఆ తరువాత మీరు ఆంధ్రప్రదేశ్లోని వివిధ గుడుల లైక్ గుడులకు తీ వెళదామని అనుకుంటున్నామండి విజయవాడ కనకదుర్గమ్మ టెం గుడి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వీటికి అన్ మేము అక్కడ ఉండటానికి హో హోటల్స్ కానీ లేకపోతే ఏమైనా మీరు ప్రొవైడ్ చే లైక్ ఉంచగలరా అండి మాకు ఆ ప్రదేశాలు చూపించడానికి గై గైడును కాని లేకపోతే ఆ ప్రదేశాల్లో ఉన్న వ్యక్తిని ఎవరినైనా మా దగ్గర ఉంచగలరా అవునండి మేము

సరే అండి ధన్యవా వెళదాము అండి ఈ వివరాలు చెప్పినందుకు ధన్యవాదములు